నాకు జబర్దస్త్ అంటే నాకు చాలా ఇష్టం అందులో ఏంటంటే కామెడీ వాళ్ళు చేసే కామెడీ కానీ ప్రతీ ఒక్కటి చాలా ఇష్టం నాకు ఇంతకముందు సుధీర్ ఉన్నప్పుడు బాగా చేసేదాన్ని నేను జబర్దస్త్ తరువాత సుధీర్ జబర్దస్త్ మానేసి శ్రీదేవి డ్రామా కంపెనీకొచ్చిన్నప్పుడు శ్రీదేవీ డ్రామా కంపెనీ చూసేదాన్ని అలాగే తరువాత ఇంకా సుధీర్ రావడం మానేసాడు ఆ తరువాత నేను టీవీ ఛానెల్స్ కొన్ని రోజులు చూడడం మానేసా తరువాత మళ్ళీ రాంప్రసాదు ఆది వీళ్ళు రావడం మళ్ళీ మొదలుపెట్టాక మళ్ళీ జబర్దస్త్ అయితే నేను చూడ్డం మళ్ళీ స్టార్ట్ చేసాను నాకు ఈటీవీలో జబర్దస్త్ అంటే చాలా ఇష్టం అలాగే ఏంటంటే వాళ్ళు చేసే కామెడీ సీన్స్ కానీ వాళ్ళు వేసే జోక్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఎంజాయ్ చేస్తాను నేను ఎప్పుడైనా టెన్షన్లో ఉన్నా ఏదన్నా బాధలో ఉన్నా అది చూస్తే సంతోషం ఆటోమెటిక్గా అలా ఆ జోక్స్కి అలా వచ్చేస్తుంది కాబట్టి నాకు ఆ టీవీ షోస్ అంటే చాలా ఇష్టం అందులో ఆ ఛానల్సు అలాగే ఆ ఎపిసోడ్సు వాళ్ళ దానికి సంబంధించినవి చాలా ఇష్టం